మ్యాడమ్ గుడ్ ఈవెనింగ్ అండీ రమ్య గారేనా అండీ మాట్లాడుతుంది మ్యాడమ్ మేము ఆ లావు బాబు ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాం అండీ అదీ మీరు ద్రాక్షారం నుంచి అదే ద్రాక్షారం వెళ్తారని చెప్పేసి ఏదో మా మా ట్రావెల్కి అడిగారంట కదా మ్యాడమ్ అది మేము హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము రాజా బాబు ట్రావెల్ ఏజెన్సీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం మ్యాడమ్ అది కాకినాడలో ఉంటుంది మా ఆఫీస్ అదే మ్యాడమ్ ఇలాగ ఇలాగ అడిగారు అంటే డిస్కౌంట్ గట్టా ఏదో అడిగారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే అసలు ఏంటి అసలు ఏం అడిగారు ఏంటి అని మ్యాడమ్ సార్ ఒకసారి కనుక్కోమన్నారు ఓకే మ్యాడమ్ ఎంత మంది వెళ్తారండీ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అంటే అప్ అండ్ డౌన్ కదా మ్యాడమ్ అది ఆ కాకినాడ నుంచి ద్రాక్షారం ఒకసారి నెక్స్ట్ మళ్ళీ ఈవెనింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత రోజు మళ్ళీ కాకినాడ నుంచి మళ్ళీ ద్రాక్షారం మళ్ళీ మీకు కాకినాడకి మీరు రిటర్న్ చేసేయండి మ్యాడమ్ మిమ్మల్ని ఓకే మ్యాడమ్ అంటే మీరు అక్కడ ఫుడ్ గట్టా అన్నీ మీరు చూసుకుంటారా మ్యాడమ్ అది అన్నీ అది కూడా మేము చూడాలా ఫుడ్ ఎకామడేషన్ గట్టా అక్కర్లేదు అంటే నలుగురు వెళ్తారు కదా మ్యాడమ్ మీరు నలుగురు కదా మ్యాడమ్ మీరు ఓకే మ్యాడమ్ ఓకేనండీ అయితే మ్యాడమ్ మీరు ఏ ఎప్పుడెళ్తారు మ్యాడమ్ ఎప్పుడు వెళ్తారో చెప్తే మేము దాని బట్టి మేము చెప్తాం మ్యాడమ్ మ్యాడమ్ మీకు అప్పుడు ఆ అప్పుడు మీకు ఎంత చెప్పారు మ్యాడమ్ మాములుగా మీకు ఆ ఓకే మ్యాడమ్ అయితే మీకు త్రీ హండ్రెడ్ పర్ హెడ్ అయితే త్రీ హండ్రెడ్కి అయినా ఇస్తాము ఆ ఓకే మ్యాడమ్ మీరు మీ డీటెయిల్స్ అన్నీ నాకు సెండ్ చేయండి మాకు మా వాట్సాప్ నెంబర్ ఇదే మా వాట్సప్ నెంబర్ ఇదేనండీ మీరు డైరెక్ట్ మాకు కాల్ చేస్తే థ్యాంక్ యూ మ్యాడమ్